సార్ మేనేజరేనా అండి అది మీ బ్యాంకులో లోన్ పెట్టుకున్నాం అండి బంగారం తాకట్టు పెట్టాడు అది అది అంటే ఆల్రెడీ పెట్టుకున్నాం అండి ఇరవై గ్రాముల బంగారం మాది మీ దాంట్లో లోన్ పెట్టాము అడిగితే ఏమో మేము అడిగినంతా అమౌంట్ రాదంటున్నారు డబ్బులు అన్నీ రావు అంటున్నారు

అది మేము లక్ష యాభై వేలు అడిగాం అండి కొంచం అదే కొంచెం చూసి ఏదోలా ఇవ్వండి సార్ ఈసారికి అంటే అదే అండి అంటే కొంచెం అత్యవసర పరిస్ధితులలో కొంచెం అర్జెంట్ అయ్యి మా ఫ్యామిలిలో ఒక మెంబరుకి ఏమి బాగలేదు ఒంట్లో అంటే కొంచెం బాగా అర్జెంట్ సార్ ఈసారికి మీ అంటే మా ఇంట్లో ఒక్కరిని హాస్పిటల్లో పెట్టాల్సి వచ్చింది అందుకని చెప్పిఇప్పుడు అంటే హాస్పిటల్ బిల్ పే చేయాలి సార్ ఇప్పుడు ఒకవేళ మీరు ఇవ్వకపొతే సర్జరీ ఆగిపోద్ది సార్ అదే సార్ అదే సార్ మీరు ఏదోల చూడండి సార్ అదికాదు

అదికాదు సార్ ఇప్పుడు ఒకవేళ మీరు ఇప్పుడు కాదంటే మా వైఫ్కి సర్జరీ ఆగిపోద్ది సార్ అలా కాదు సార్ అంత టైమ్ లేదు సార్ మా ఆవిడ ఇప్పుడు ఆసుపత్రిలో ఉంది అండి అర్జెంట్గా కావాలండి అంటే ఇప్పటికిప్పుడు షూరిటీలుఅవి అన్నీ అంటే ఇప్పుడు అర్జెంట్గా కావలి సార్ అంటే ఇప్పుడు అర్జెంట్గా కావలి సార్ ఇప్పుడు వెళ్ళి బిల్లు కడితే కానీ సర్జరీ చేయను అంటున్నారు అండి డబ్బు కట్టమంటున్నారు ముందు చూడండి సార్ ఇప్పుడు ఇవ్వండి సార్ సాయంత్రంలోపు మళ్ళీ ఇంకోటి ఏదో ఒకటి తెచ్చి మీ దగ్గర బంగారం పెడతాను సార్ సరే సార్ సరే సార్ సరే సార్ అయ్యో ఈ ఒక్కసారి ఏదోలా చూడండి సార్ తర్వాత మళ్ళీ మీ దగ్గరకి వచ్చి మీకు సరే సార్ వస్తాను సరే